సంవత్సరానికి కొన్నిసార్లు త్వరగా మరియు సులభంగా దీపావళి స్వీట్స్ మరియు స్నాక్ లను ఆస్వాదించడానికి దీపావళి ఉత్తమ సమయం మీరు బిజీ గా ఉన్నందున లేదా పనిచేయడం వల్ల మీరు పండుగ సీజన్ లో ఇంట్లో ఎలాంటి స్వీట్ లను తయారు చేయలేరని కాదు మేము దాని గురించి కొంచెం సృజనాత్మకంగా ఉండాలి మరియు అది సులభంగా చేయబడుతుంది ఇక్కడ నేను దీపావళి వేడుకలకు అనువైన తీపి వంటకాలను త్వరగా మరియు సులభంగా చేయడానికి నాకిష్టమైన వంటకాలను పంచుకుంటున్నాను కుక్ జీడి పప్ ఆల్మండ్ లడ్డు ఇది జీడిపప్పు బాదం పొడి తో తయారు చేసిన స్వీట్ చాక్లెట్ పెడన రెండవ ఇష్టమైన స్వీట్ వంటకం త్వరగా సులభంగా తయారు చేయడం మరియు అన్ని సందర్భాల్లోనే పరిపూర్ణమైనది కండెన్స్ మిల్క్ తో చాక్లెట్ పెడా చాక్లెట్ పెడా రిసిపి మిల్క్ మేడ్ కొబ్బరి లడ్డు కేరాతో డ్రై ఫ్రూట్స్ కారమిల్ కస్టర్డ్ మకానకీర్ పంజారి శక్రాపి మొదలైన వాటికోసం ఇలా చెప్పాలంటే పండగలలో ప్రజలు స్వీట్లు తినడానికి చాలా మురిసిపోతారు